హలో టూరిజం ఆఫీస్ నిలోపర్ మాట్లాడుతున్నాను ఎలా సహాయం చేయగలను మీకు చాలా బాగుంది మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా ట్రిప్ ఎప్పుడు ఏ రకమైన హోటల్ ట్రాన్స్పోర్ట్ కావాలి మీకు సరిగా ఉంది హిల్స్ వైపు చల్లగా చల్లని వాతావరణం ఉంటుంది మీరు అక్కడ మంచిగా గడిపే బాగున్న రెస్టారెంట్స్ హోటల్స్ చూసి బుక్ చేస్తాము మీ ట్రిప్ రిలాక్స్ కోసం అయితే ప్రైవేట్ బాల్కెనీ ఆ మౌంటెన్స్ వల్ల లాంటి హోటల్స్ సజెస్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్స్ బస్ కార్ ఏది కావాలి మీకు ట్రాన్స్పోర్ట్ కోసం ఓకే మీ ప్రయాణం సాఫీగా ఉండాలి అంటే ప్రైవేట్ కార్ లేదా షేరింగ్ ట్యాక్సీ ఆప్షన్ చూస్తున్నాను మీకు ఏమైనా ప్రత్యేకమైన ఆహారం కావాలా సరే మీరు పూర్తిగా వెజిటేరియన్ హోటల్స్లో ఉండాలి అంటే రోజు వెజ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటాయి మీకు ఏదైనా స్పెషల్ డైట్ ఉంటే ముందుగా చెప్పండి మేము హోటల్ వాళ్ళకి సమాచారం ఇస్తాం ఓకే అర్థమయ్యింది మేము ఎలివేటర్ ఉన్న హోటల్స్ చూస్తాం మీ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టుగా చూస్తాం అలాగే సైట్ సీయింగ్లో కూడా తక్కువ నడక ఉండేలా ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా మేము మెయిల్ ఐడీ పంపిస్తాము మెయిల్ ఐడిలో అన్ని వివరాలు పంపిస్తాము ప్యాకేజెస్ ఖర్చులు హోటల్ వివరాలు పంపిస్తాము మీకు నచ్చింది అయితే మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేసి కన్ఫామ్ చేయండి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా కాల్ చేయండి ట్రిప్ సాఫీగా జరిగేలాగ మేము చూస్తాము ఓకే థ్యాంక్ యూ